హలో అవును సార్ అలాగే సార్ ఇస్తాను సార్ అలాగే సార్ అలాగే సార్ ఇస్తాను సార్ మీదగ్గ మీదగ్గర ఒక పదిలక్షలు పెట్టుకోండి పదిలక్షలు ద మళ్ళీ ఇరవై ఐదు లక్షలు ఇస్తాము దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అంతా మీరు ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఇంటి డాక్యూమెంట్లు తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ మీ బ్యాంక్ స్టేటుమెంట్ ఆరు అన్నీ డాక్యూమెంట్లు బ్యాంక్ స్టేట్మెంట్ ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు తర్వాత షూరిటీ షూరిటీ ఒకరిని తీసుకోవాలి మీ విట్నెస్ కింద ఓకే ఓకే అలాగ మీ మీరు మీరు ఆరు మీరు అన్నీ ప్రా ఇచ్చిన డాక్యూమెంట్స్ ఇచ్చిన తర్వాత మీకు వన్ వీక్లో మీకు లోన్ ఇస్తాము అలాగ అదే మేము మా అంతట మేము వచ్చి అన్నీ మెషర్ చేసుకుంటారు మావళ్ళు వచ్చి అన్నీ చెక్ చేసుకుంటారు చేసిన తర్వాత ఇంక మీకు వన్వీక్లో లోన్ శాంక్షన్ అయిపోతుంది ఆ శాంక్షన్ అయిన తరువాత మీరు ఆరు నెలల తర్వాత మీకు ఇల్లు మొదలు అవుతుంది ఇంట్రస్టుకు అలాగే థ్యాంక్ యూ